ఈ మధ్యకాలంలో నేను ఒక వైర్ కట్టర్ కొనడం జరిగింది అది బాగుంది అని ఉద్దేశంతో ధర ఎక్కువ పెట్టి కొనుగోలు చేయడం జరిగింది కానీ అది వాడుతున్నా కొద్ది కొద్ది రోజుల్లోనే తుప్పు పట్టి పదును తగ్గిపోయి వాడడానికి ఉపయోగం లేకుండా తయారు అయ్యింది దాన్ని ఎంతలా వాడదాం అని ట్రై చేసినా ఉపయోగిద్దాం అని చూసిన ఫలితం లేకుండా పోయింది